మా ప్రాంతంలో అనగా నే నాకు ఎప్పుడు వచ్చే నమ్మకం మాత్రం ఆ రోడ్డు మీద దిష్టి తీసిన నిమ్మకాయలు రోడ్డు మీద పాడేసే వాళ్ళు రోడ్డు మీద పాడేస్తే మేము వాటిని తొక్కకూడదు తొక్కితే ఏదొక చెడు జరుగుతుంది చెడు జరిగితే ఇంటికి మంచిది కాదు అనుకుని అవి తొక్కకుండా ఉండడం లేకపోతే చీపురుపుల్లలు పెట్టుకోవడం చీపురుపుల్లలు పెట్టి దిష్టి తీసి లేకపోతే దయ్యాలు రాకుండా అలా ఇలా చేయడం దాని తర్వాత వీళ్ళతో ఏదన్నా ఇంటికి ఏదన్నా చెట్టుని ఉల్టా ఉల్టా పెట్టి కట్టి దానికి దిష్టి అంతా తాకేటట్టు అలా పెట్టడం లేకపోతే బొమ్మ పెట్టడం ఇట్లాంటివి బాగా చూస్తు ఉంటాము అయితే దాని ద్వారా నేను ఇప్పటివరకు బాగా గమనించాను లేకపోతే ఏదన్నా నా ముఖ్యంగా మనం మొదటినుంచి వస్తే ఆ రో నిమ్మకాయ ఇట్లా తిప్పి తిప్పి వేస్తారు తిప్పి తిప్పి వేస్తే ఆ నిమ్మకాయని తొక్కితే ఏదో చెడు జరుగుతుంది అని ఆ చెడు జరిగితే మనకి మంచిది కాదు ఏదోకటి దెబ్బలన్నా తాకుతాయి లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్లాగా అయితాయి అనుకుని వాటి జోలికి కూడా పోము కాని అవి ఎక్కువ తీసేది గురువారం నాడే అయినా కూడా ఎందుకు అని తొక్కకుండా ఉంటాము సరే తీ అని అదికాకుండా ఒక రోజు మా మమ్మీ తీసి తీసి రోడ్డు మీద వేసింది అట్లా రోడ్డు మీదనే వేస్తారు అసలు బయట పాడేయాలి కదా అందుకే అయితే దాని తర్వాత వేస్తే నేను ఒకరోజు తొక్కినా కానీ నాకు ఎందుకో ఏం కాలేదు అప్పుడు నాకు కొంచెం అనుమానంగా అనిపించింది అసలు అవి నమ్మాలా వద్దా అని అనిపించింది అట్లా అనిపించేసరికి నాకు విరక్తి పుట్టింది అలా ఇంకా కొన్ని నమ్మకాలు దయ్యాలు రా దయ్యాలు ఉంటాయి భూతాలు ఉంటాయి అని అనుకుంటారు అవి చీపురుపుల్లలు చెప్పులు పెట్టడం ఇలాంటివి ఎందుకో కానీ అవన్నీ నాకు అంత సరిగ్గా అనిపించవు అనిపించకపోవడంతో నేను ఇక నాకు నచ్చింది చేస్తున్నా నచ్చింది చేయడం వల్ల నేను ఇగ ఏం చేయాలో తెలియక అలాగే వెళ్ళిపోయాను తర్వాత మా స్నేహితుడు వచ్చి ఇలా దీనిగురించి ఏదన్నా తెలుసుకుందాం రా ఇంకా బాగా తెలుసుకుందాం అంటే బాగా ఆలోచించి ఒక ఆర్టికల్లాగా రాద్దాం అనుకున్నా మూఢనమ్మకాలు మన ఊళ్ళో అసలు ఎందుకు పాటిస్తారు ఇవి అసలు ఎవరు కనిపెట్టారు అని అనుకున్నాము దాని తర్వాత ఇక ఒక్కొక్కటి తీసాము ఒక్కొక్క ఊరు వాళ్ళనీ అడుగుతున్నాము ఊరు వాళ్ళనీ అడుగుతు ఉంటే ఇక ఒక్కొక్కరినీ అడుగుతుంటే ఒకరు చెప్పిర్రు మన పురాణాలు కాలమునుంచి అట్లా ఉండే అట్లా మనకు తీస్తే మనకి ఏం కాదు అనే నమ్మకంతో ఎప్పుడు దిష్టి తీసేయడం లేకపోతే ఏదన్నా దయ్యాలు అట్లా రావద్దని అట్లా చేయడం అని అట్లా చేసేవాళ్ళంట దయ్యాలు అంటే మామూలుగా ఎవరికి ఉండవు భయాలు అందుకే ఆ దయ్యాల గురించి ఇక ఏం చేస్తాం నా భ మనం భయపడ భయపడతాం కాబట్టి అంటే భయపడకపోతే ఏం కాదు అనుకోండి ధైర్యంగా ఉండాలి కాకపోతే కొంతమంది అందరు ధైర్యంగా ఉండలేరు కదా అందుకే వాళ్ళకోసం అలా చేస్తారు కానీ అందులో ఒకటి మాత్రం బాగా నచ్చేది నాకు దేవుడు పటాలను లేకపోతే దేవుడికి సంబంధించిన లేవన్నా బొమ్మ లు ఉంటే వాటిని పట్టుకోవడం కానీ చేసేవాళ్ళం అయితే దాని తరవాత ఇంకా వేరేవేరేవాళ్ళని అడుగుతు ఉండగా నాకు తెలిసింది ఏంటిది అంటే ఇంక ఏదన్నా జంతువు నల్లగా ఉండే జంతువులు ఉదాహరణకి ఎలా అంటే ఒక నల్లపిల్లి ఏదన్నా బయటికి వెళ్తున్నాం ఇట్లా వెళుతు ఉండగా నల్లపిల్లి వస్తే అది ఎదురుప ఎదురుపడ్డది చెడు జరుగుతుంది కాబట్టి మనకి మంచిది కాదు అని అనుకుంటారు ఆ అది మనకు మంచిగా మంచిగా అని కాకుండా మనం ముందరికి సాగాలి అది మన ఎలాంటి ఏమీ ఉండవు అని నమ్మకాన్ని ఒమ్ము చేయాలి ఆ నమ్మకాన్ని మనం తప్పుచేస్తే మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు మెల్లమెల్లగా తక్కువ అవుతారు అలా ఇంకోటి ఏదన్నా పని చేస్తుండగా తుమ్మడం తుమ్మితే అది అరిష్టం అనుకుంటారు కొంతమంది ఇక అలాగే అనుకుంటారు ఇక ఎందుకో వాళ్ళ సంతృప్తి కోసం అని అనుకోవచ్చు ఏం చేస్తాం ఇక దాని తర్వాత నేను దాని తర్వాత నేను బాగా ఆలోచించి ఈ ఈ తుమ్మితే వాళ్ళ తుమ్మితేనే తుమ్మినప్పుడు నేను బయటికి వెళ్ళాలనుకున్నాను అప్పుడు ఇ ఇది తప్పు అని ప్రూవ్ చేయడానికి కానీ తర్వాత అలా నేను ప్రయత్నించినప్పుడు ఒక కొన్నిరోజులకి ఇది ఏదో కీడు జరిగినట్టు అనిపించింది కానీ అది కీడు అంతేం కాదు కాబట్టి ఇక అప్పటితో నాకు ఇంక శాశ్వతంగా అనిపించింది ఇట్లా మూఢనమ్మకాలు నమ్మడం చాలా ఏమంటారు సమయం వృధా అవ్వడం తప్ప ఏమీ కాదు అనిపించింది ఇక ఇవి అందరికి తెలియచేయాలని మేము ఒకరోజు బాగా చేస్తే ఒకరోజు కావాలనే నల్లపిల్లిని చేయించుకోవడం ముందరపెట్టుకుని వెళ్ళడం అట్లానే ప్రతీదానికి ఏదో ఒకటి కావాలని పెట్టుకొనీ కరాబ్ చేసి వెళ్ళే వాళ్ళం ఆ నిమ్మకాయలు తొక్కడం కానీ అట్లా చేస్తే వాళ్ళు ఇంకా నమ్మలేదు ఎందుకంటే మీరు కావాలని చేస్తున్నారన్నారు కానీ మీరది చే అది అనుకొకుండా జరిగితే అప్పుడు అరిష్టం జరుగుతుంది అని అన్నారు వాళ్ళు సరే తీ అని అది కూడా నమ్మకంతో పెట్టుకొని అది వచ్చేంతవరకు ఆగాలి కాబట్టి నార్మల్గా లైఫ్ అదే లీడ్ చేస్తూ పొద్దున్న బస్సెక్కి కాలేజికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నాం అలానే వెళ్తుండగా ఇక ఏదోఒకరోజు పొద్దున్న నేను వెళ్తుంటే అప్పుడు పిళ్లి వచ్చింది సరే ఇప్పుడు సమయం బాగుంది కదా అని నేను అలానే దాటాను అప్పుడు నాకు రోడ్ మీద నిమ్మకాయలు కూడా కనపడ్డాయి ఆ నిమ్మకాయలు కూడా తొక్కాను నిమ్మకాయలు కూడా తొక్కిన తర్వాత నేను ఇక ఆస్ బాగా అలాగే వెళుతు ఉంటే నాకు బాగా ఏమైంది ఏం కాలేదు ఆరోజు నాకు మంచిగా ఇంకా మంచిగా జరిగింది ఆరోజు అయితే రోజు మంచిగా జరిగితే నాక నాకు ఇంకా ఒక అమ్మాయి వచ్చి నాతోని మాట్లాడింది మాట్లాడితే నాకు ఎందుకో సిగ్గుగా అనిపించింది కానీ ఇక ఇది ఒకటి బాగానే గుర్తుంది ఆరోజు నాకు అది ఇంకా బాగా గుర్తుంది నేను మా స్నేహితుడు ఇంకా బాగా అబ్జర్వ్ చేసాము నాకు మంచిగా అనిపించింది దాని తర్వాత మా ఫ్రెండ్ ఇక ఆకలేస్తుంది కదా అని ఆడికి ఈడికి పోదాం అంటే ఆడ పక్కకి అలా టిఫిన్ సెంటర్ లెక్క కనపడితే ఆడికి పోయి తినడానికి పోయినాం అక్కడ తినడానికి చూస్తే అక్కడ పునుగులు ఉన్నాయి పునుగులు ఏమో అక్కడ అంతా బండికి కూడా దిష్టి తీసినట్టు ఏదో నిమ్మకాయలు మిరపకాయలు గుచ్చిపెట్టున్నాయి ఆ భయ్యాని కూడా అడిగినాము ఆ భయ్యా ఏమో దిష్టి తాకకుండారా అని అన్నాడు ఇక దిష్టి తగలే తినేవాటికి దిష్టి నాకు కూడా ఎందుకో ఒక్కొక్కసారి నమ్మబుద్ది కాదు కానీ ఎందుకో ఒక్కొక్కసారి నమ్మాలనిపిస్తుంది అలా చూస్తే కూడా మంచిగా అనిపిస్తుంది కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది కనీసం అలాంటి నమ్మకం లేకపోయినా వాళ్ళు ధైర్యం కోసం వాళ్ళు అలాంటివి వాడుకోవచ్చు పర్లేదు అనిపించేది ఇక ఏం చేస్తాం ఇక అని అనుకొని వదిలేస్తున్నాను దాని తర్వాత ఇక ఆడ బాగా తినేసి నీళ్ళు తాగేసి ఇక అలా పరిగెత్తడానికి అలా వెళ్ళాం వెళ్తుంటే దెబ్బలు తాకేయి దెబ్బలు అనగా తాకడం సహజం దానివల్లే తాకింది అనుకుంటే ఇక ప్రతి దానికీ ఎవరు భూతద్దంలో చూసినట్టు ఉంటుంది అందుకే ఇక ఎందుకు అని అలాగే ఇంటికి వెళ్ళాం ఇక బాగానే ఉంది అంతా ఎడ్జెస్ట్ అయ్యి చిన్న దెబ్బనే మరీ అంత పెద్దదెబ్బ కూడా కాదు దాని తర్వాత ఇంటికి వెళ్ళాం తిన్నాం పడుకున్నాం మళ్ళీ ఏరోజులా అలాగే ఉన్నాం ఇక బాగా నే గడిచింది అంతా మంచిగానే గడుస్తుంది ఇప్పటివరకు అయితే నాకు అంత ఏం అనిపీయలేదు దాని తర్వాత నేను మా ఫ్రెండ్గాడు ఇక ఇక వీళ్ళని ఎంత నమ్మించినా వేస్టే కదా అనిపించి ఇక నమ్మేయడం వాళ్ళకి కూడా తెలుస్తుంది మెల్లగా మెల్లగా వాళ్ళకి కూడా ఏదో సంఘటన జరుగుతాయి వాళ్ళు కూడా ఒకసారి చూస్తారు అప్పుడు వాళ్ళకి కూడా అంత నమ్మకం పోతుంది మెల్లమెల్లగా ఒకసారి నమ్మకం చేయాలనుకున్నను అంతేం పోదు అనిపించింది దాని తర్వాత ఇక ఒకరోజు ఇక కావాలని ఒక అంకుల్కి కావాలని తుమ్ము వచ్చేటట్టు చేయటం కానీ వేరే వాళ్ళకి ఎదురుగా వెళ్తున్నప్పుడు లేకపోతే వాళ్ళముందు కావాలని ఒక పిల్లిని వదిలేయటం కానీ లేకపోతే నిమ్మకాయలు అట్ల పడేయడం రోడ్దు మీద కావాలని ఇట్ల చేయగ చేస్తుంటే వాళ్ళక్కూడా తొక్కినారని తెలిసి బాదనిపిచ్చుండచ్చు కానీ వాళ్ళకేం జరగలేదు కాబట్టి అట్లాంటి నమ్మకాలన్నీ ఇవన్నీ ఫేక్ అని అనుకుంటారు అనుకోడంతో మనకు కూడా కొంచెం వాళ్ళకు కూడా కొంచెం ఏమంటారు ఎక్స్పీరియన్స్ తెలిసిస్తుంది తెలిసిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది కాబట్టి ఇక నేనేమి అనుకుంటున్నా అంటే నార్మల్గా అయితే ఇలాంటివి చేయడంతో వాళ్ళ మీద ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టుకోవచ్చు మంచిదే చాలా మంచిగా నేను అయినా కూడా నాతో మాట్లాడిన అమ్మాయితో ఇంకా మంచిగా మాట్లాడదామని నేను అనుకుని ఆ అమ్మాయిని రోజు కలవడానికి ట్రై చేస్తున్నాను ట్రై చేస్తుండగా నాకు ఏందో కానీ ఈరోజు ఆ అమ్మాయి నాకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది మాట్లాడాలి మాట్లాడాలి కదా అని దాని తర్వాత ఇక ఎల్లాకోలా సాయంచేసి దాని ముందుకు వెళ్ళినా దాని తర్వాత ర్ లేదు ఇక తిన్నాకా వెళదాం అని అన్నది ఇంక ఇంతకంటే మంచిరోజు ఏముంటుంది కదా అని బయటకి అలా నడుచుకుంటు వెళ్ళిపోయినాం వెళ్ళిపోతుంటే ఇక ఇక మంచిగా అసలు ఏందో కానీ ట్రీట్ తను ఇస్తా అన్నది నేను అసలు అంత మంచి అమ్మాయి ఎక్కడా చూడలేదు అసలు అంత మంచి అమ్మాయి ట్రీట్ అడిగినప్పుడు మనం ఎందుకు వద్దు అంటాం ఇక తిన్నాం బాగానే ఉంది అంతా ఇక మంచిగా ఇంటిదగ్గర దింపినా అంతా జాగ్రత్త చెప్పినాం మళ్ళీ మాట్లాడతా అని చెప్పేసి బై చెప్పి ఇక నేను ఇంటికి వచ్చేసినాను